తెలుగు అనేది నాకు మాతృభాష తెలుగులో మాట్లాడుకుంటే అమ్మతో మా ఎంత స్వేచ్ఛగా ఉంటామో ఎంత పవిత్రంగా ఉంటామో అలా అనిపిస్తుంది నేను తెలుగులో మాట్లాడేటప్పుడు నేను నా వర్క్ మీద వివిధ రాష్ట్రాలు తిరిగేటప్పుడు అక్కడ తెలుగువారు ఎవరైనా కనిపిస్తే వాళ్లతో తెలుగు మాట్లాడడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది తెలుగులో మాట్లాడుకుంటే ఎటువంటి వివాదాలు ఏమీ రావు మిస్ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా జరగదు ఎందుకంటే ఏ ఇద్దరు ఆ మనము ఎంత పెద్ద గొడవైన మన లాంగ్వేజ్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు అదే ఇతర లాంగ్వేజ్ అయితే వేరే విధంగా ట్రాన్సలేట్ అవుతుంది అందుకే నేను ఎక్కువ తెలుగు భాషను ఆ ప్రిఫెరెన్సు ప్రిఫెరెన్స్ ఇస్తాను నాకు తెలుగు భాష అనేది అమ్మ వంటిది అది ఎప్పుడు మారదు ఎప్పుడు ఎక్కువగా తెలుగు మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అది చిన్నపటి నుండి నేర్చుకుంది అది అక్కడ అయితే కంఫర్టబుల్గా ఉంటాం ఆ లాంగ్వేజ్లో అయితే మిగతా లాంగ్వేజ్లో కొద్దిగా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం మేము నేర్చుకునేది కాబట్టి నేను అయితే అందుకు అదే చెప్తున్న తెలుగు అమ్మ వంటిదని